పదిహేను ఒకటవ నెల రెండు వేల రెండు పద్నాలుగు ఎనిమిదవ నెల రెండు వేలు ఒకటి అయిదవ నెల పంతొమ్మిదొందల తొంభై ఆరు నాలుగు ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పది ఐదవ నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది